మ్యామ్ ప్యారడైజ్ రెస్టారెంటా మ్యామ్ మ్యామ్ మీ దగ్గర బ్రేక్ఫాస్ట్కు అవైలబుల్ ఉందా మ్యామ్ అందులో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి మ్యామ్ ఒకసారి ఎక్స్ప్లైన్ చేస్తారా

అంటే మీ మీ రెస్టారెంట్లో ఏది ఫేమస్ మ్యాడమ్

వాటి ప్రైసెస్ ఎంత

మాకు బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ మ్యాడమ్

అంటే మధ్యలో ఏమన్న ఫ్రూట్స్ లంచ్లో ఏమన్న ఐటమ్స్ ఎక్కువ ఉంటాయా మ్యామ్ బోత్ మ్యాడమ్ అంటే టిఫిన్స్ ప్లస్ నాన్ వెజ్ వెజ్ ఎస్ మ్యాడమ్ ఓకే ఓకే ఓకే అంటే నాకు బ్రేక్ఫాస్ట్లో దోశ బోండా మరియు ఇడ్లీ కావాలి మ్యాడమ్ పన్నీర్ దోశ ఉండదా అన్న ఓకే పన్నీర్ దోశ ఒక ఒకటి ఫిక్స్ చేసుకోండి ఇలా ఇంకా నైట్కి ఇడ్లీ ఫిక్స్ చేసుకోండి లంచ్కి బిర్యానీ ఉందా మ్యాడమ్ మీ రెస్టారెంట్ కాస్ట్ సింగల్ వన్ సిక్టీయా ఓకే మ్యాడమ్ అది ఒకటి ఫిక్స్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ మ్యాడమ్